సున్నా రెండు సున్నా ఎనిమిది రెండువేల ఇరవై మూడు ఇరవైతొమ్మిది సున్నా మూడు రెండు వేల ఒకటి పది సున్నా ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు సున్నా ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పద్నాలుగు సున్నా రెండు పంతొమ్మిది వందల అరవై ఆరు